హలో ఆంజనేయ రెస్టారెంటేనా అండి మరి మాకు నలుగురికి సరిపడా బిర్యాని చికెన్ వింగ్స్ చికెన్ లాలీపాప్స్ ఎక్కుల్ఫి నూడిల్స్ ఒక ప్యాకెట్ ఫ్రైడ్ రైస్ కావాలనుకుంటున్నాము మరి దానికి తగ్గట్టు సమయం ఎంత పడుతుంది దానికి తగ్గ డబ్బులు ఎంత అవుతున్నాయో మీరు మాకు చెప్పగలరా మరి మా అడ్రస్ వచ్చి ముప్పై రెండు డ్యాష్ నలభై రెండు డ్యాష్ నలభై ఏడు కోకో కోల స్ట్రీట్ ఆపోజిట్ బిఎస్ఎన్ఎల్ స్ట్రీట్ చుట్టుగుంట విజయవాడ మరియు మీ ఆర్డర్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాము థ్యాంక్ యు